హలో నేను మా ఊరి నుంచి మాట్లాడుతున్నాను అండి కార్యాలయం నుంచేనా అండి ఇది ఇది నా ప పంట నష్టం అయిపోయింది అండి మొత్తము నష్టం అయిపోయింది అని చెప్పేసి నేను బీమా కోసం పెట్టాను అండి కానీ నాకు ఇప్పటిదాకా బీమా ఒక రూపాయి కూడా అందలేదు అండి బీమాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీరు నాకు చెప్పగలరా నా పంట అంత నష్టం అయిపోయింది అండి దాని నుంచి నాకు ఒక్క ఫలితం కూడా రాలేదు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను అండి కష్టాల నుంచి నన్ను గట్టేకించి ఉంచగలరా

ఏమేమి డాక్యుమెంట్స్ లభిస్తాయో ఏమేమి కావాలో నాకు చెప్తే నేను తీసుకు వచ్చి ఇస్తానండి ఎక్కడికి రావాలో చెప్తే కూడా వస్తానండి నాకు కొంచెం ఈ బీమా అందేటట్టు సహాయం చేయగలరా ఇంకా ఈ బీమా ఎలా లభిస్తుందో దాని అడుగులు ఏంటో అవన్నీ నాకు కొంచెం చెప్పగలరా దీనికి కొంచెం నాకు సమయం చేయండి అండి అవి వివరాలు ఎట్టి పరిస్థితిలో అవసరం అండి నా పంట కోసం ఇంక నాకు సంబంధిత దీనికి డాక్యుమెంట్స్ ఏంటో చెప్పండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి దీని గురించి ఏదో నాకు చెప్పినందుకు చాలా పుణ్యం కట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సరే అండి